అవునండి చెప్పండి ఏ ఏ చేపలు కావాలండి ఉన్నాయండి వన్ ట్వంటీ కేజీ అండి అవును ఓకే అండి పాముర ఉందండి వన్ సిక్స్టీ అవునండి ఫైవ్ కేజెస్ కావాలా సిక్స్ కేజేసా అండి ఓకే అండి అట్టి చేపలు బొమ్మడాయిలు కూడా ఉంటాయండి అవి కేజీని అమ్మము అండి చటాకులను కూడా అ అమ్ముతాం అండి మొత్తం బిల్లు ఫో ఫోర్ హండ్రెడ్ అవుతాయి అండి ఇవి అట్టి చేపలు అవి బొమ్మిడాయిలు అవి ఫోర్ హండ్రెడ్ అయితాయి అండి అవి అవునండి అట్టి అట్టి చేపలు బొమ్మిడాయిలు కలిసి ఫోర్ హండ్రెడ్ అయితాయి అండి అవి మొట్ట చేపలు అవి చేపలు అడిగిర్రు కదండి దానివి వేరే అయితాయి అండి మేము బిల్లు పే చేస్ తర్వాత చెప్తాను అండి ఓకే అండి సరే అండి